మా ప్రాంతంలో ఎక్కువగా కబడ్డీ ఖోఖో వాలీబాల్ క్రికెట్ వంటి ఆటలను ఎక్కువగా ఆడుతారు అయితే వాలీబాల్ అనేది యువత ఎక్కువగా ఆడుతున్నారు అదేవిధంగా ఎక్కువగా కబడ్డీ కూడా ఆడుతూ ఉంటారు కబడ్డీ అనేది గ్రామీణ ప్రాంతపు యొక్క ఆట దీన్ని గ్రామాలలో ఎక్కువగా ఆడుతూ ఉంటారు అదేవిధంగా వేరే రాష్ట్రాలతో పోల్చుకుంటే ఇక్కడ ఫిజికల్ గేమ్స్ ఎక్కువగా ఉంటాయి మిగితా రాష్ట్రాల్లో జల్లికట్టు ఖోఖో అలాంటి ఆటలు ఎక్కువగా ఆడుతూ ఉంటారు